హలో గుడ్ ఈవెనింగ్ మ్యామ్ అవును మ్యామ్ దొరుకుతాయి మ్యామ్ ఏవి కావాలి మీకు దొరుకుతాయి మ్యామ్ దొరుకుతాయి ఫస్ట్ సెకండ్ రెండూ మ్యామ్ ఓకే మ్యామ్ ఇస్తాము ఎయిట్ ఫిఫ్టీ రుపీస్ మ్యామ్ రివర్స్ తీసుకోడానికి మ్యామ్ అవును థౌజండ్ వెయ్యి రూపాయలకి మ్యామ్ అలా కుదరదు మ్యామ్ అలా మళ్ళీ మా

మీరు కొన్ని రోజులు యూజ్ చేసారుగా మ్యామ్ దాన్ని మళ్ళీ సెకండ్ హ్యాండ్ కిందకి వస్తుంది

ఓకే మ్యామ్ నైన్ హండ్రెడ్కి ఉంటాయ్ మ్యామ్ ఏ యూపియస్సీ గ్రూప్ అన్నీ ఉన్నాయి మ్యామ్ అన్నీ అవైలబుల్ టెన్ పియమ్ మ్యామ్ మార్నింగ్ టెన్ ఏయంకి థ్యాంక్ యు మ్యామ్ థ్యాంక్ యు